హలో చెప్పండి సార్ చెప్పండి సార్ ఎస్ సార్ ఎస్ సార్ సార్ వన్ సెకెండ్ ప్లీజ్ ఫ్యామిలీ కారా సార్ మీ మీ పేరు తెలుసుకోవచ్చా సార్ ఓకే మురళి గారు మీకు ఎలాంటి టైప్ ఆఫ్ కార్స్ కావాలండి ఓకే మురళి గారు అంటే ఆరు మంది కూర్చునేలాగా మీకు ఫ్యామిలీ కార్ కావాలి అమౌంట్ కాదండి మీకు ఫస్ట్ మీకు ఏ కంపెనీ కార్ కావాలండి ఎంత మైలేజీస్ కావాలి అలాంటిది చెప్పగలుగుతారా అంటే మీకు ఇక్కడ మారుతీ దొరుకుతుంది సుజుకి దొరుకుతుంది మారుతి మారుతి ఓకె ఓకే మురళి పెద్దదిగా అంతరాదు మురళి గారు అది చిన్న సైజే వస్తుంది ఎందుకంటే మీకు పెద్దదిగా వచ్చిందంటే అక్కడ గ్లాస్ కవర్ చేయను కాదండి ఎందుకంటే మళ్ళీ చూసి డ్రైవ్ చేయలేరు

మురళి గారు అన్నీ అన్నీ ఉంటుంది మురళి గారు మీకు టీఎస్సి కూడా మీకు అవైలబుల్లో ఉంటుంది మురళి గారు

మీకు పది నుంచి పదహైదు లక్షల్లో దొరుకుతుందండి మీకు అక్కడ మా మారుతి ఉన్నాయండి వైట్ ఉంది బ్లూ ఉంది బ్ల్యాక్ ఉంది రెడ్ ఉన్నది మీకు ఏ నలుపు నలుపు కలర్ కావాలండి బ్ల్యాక్ ఓకే మైలేజ్ అన్నీ ఇస్తుందండి టెన్ నుంచి ఫిఫ్టీన్ కెపిసి ఇస్తుందండి మైలేజ్ మీకు ఏది కావాలన్నా అవైలబుల్లో ఉంటుంది మురళి గారు ఏది కావాలన్నా అందుబాటులో మేము

ఓకే మురళి గారు మీకు డిజైన్ అంటే మీరిప్పుడు ఇప్పుడొచ్చి కారొచ్చి మేము మీకు థర్టీన్ థౌసం థర్టీన్ లాక్స్కిద్దామనుకుంటున్నాము మీకా అండి

ఓకే మురళి మురళి గారు మీకు అన్ని ఆఫర్లు తీసేసే థర్టీన్ థౌసంద్ మేము ఇస్తున్నాము మురళి గారు థర్టీన్ థర్టీన్ థౌసండ్ కాదు మురళి గారు థర్టీన్ లాక్స్ ఓకే మురళి గారు ఆఫర్ అన్ని మీకు ఇచ్చేను మురళి గారు మీకు ఆఫర్ మీకు మేము ఇదొచ్చి సెవెంటీన్ ల్యాక్స్ మురళి గారు కారు మీకు డిస్కౌంట్ పోయి మీకు ఆఫర్స్ అన్నీ తీసే మీకు థర్టీన్ ల్యాక్స్కిస్తున్నాం మురళి గారు

అవును మురళి గారు మీకు అన్నీ ఆఫరు మీకు ఇంకో ఆఫరేమంటే దీంతోపాటు మీకు ఒక మేము ఎయిర్ బడ్స్ అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం మురళి గారు మంచి కంపెనీ ఎయిర్ పోడ్స్ పదమూడు లక్షలు మురళి గారు తక్కువ ఉంటుంది కానీ మీరు పదమూడు లక్షలో తీసుకుంటే మీకు బాగుంటుంది మురళి గారు పది లక్షలు పది లక్షల్లో బాగుంటుంది సరే మీరు పది లక్షల్లో తీసుకుంటారా మురళి గారు ఓకే మురళి గారు అలా అయితే పది లక్షల్లో తీసుకోండి నెట్ పేమెంటా లేదా మీది ఈఎంఐ ద్వారా కడతారా ఓకే మురళి గారు ఆఫీస్ మాకు ఇక్కడ చిత్తూరులోని గాంధీ నగర్ సర్కిల్లో ఉంటుందండి మా యొక్క షోరూము ఓకే మురళి గారు అలానే మీరు నెట్ పేమెంట్ చేస్తారా లేదంటే మీరు ఈఎంఐ ద్వారా కడతారా మురళి గారు అంటే మీరు ఇప్పుడు నెట్ పేమెంట్ చేశారంటే మీకు టెన్ ల్యాక్స్కి ఇచ్చేస్తామండి కారు ఈఎంఐ ఈఎంఐ ద్వారా కట్టారంటే మీకు లెవెన్ ల్యాక్స్ పడుతుంది మురళి గారు వన్ ల్యాక్ ఎక్స్ట్రా పడుతుంది

మినిమం మీరు ఇప్పుడు ఒక ఒక మూడు నాలుగు లక్షల కడితే సరిపోతుంది మురళి గారు ఓకే మురళి గారు కట్టండి ఏం ప్రోబ్లమేమి లేదు మీరు రేపు మా నెలకు కాదు ఈఎంఐ మీరు రేపొచ్చి షోరూమ్లోకొచ్చి మీరు కడతారు కదా దానికి కట్టే దాని మేము డిసైడ్ చేసుకుంటాము మురళి గారు ఒప్పుకున్నా మీరు మురళి గారు రోహిత్ అండి రోహిత్ మా షోరూమ్ దగ్గరకొచ్చి మీరు అక్కడ కాంటాక్ట్ అవ్వండి మీరు తప్పకుండా మా యొక్క షోరూమ్లో మీ కార్ నీ కొనుగోలు చేస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నామండీ థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ